సార్ నా పేరు రాజు ఇది రాజుగారి కుండ బిర్యాని రెస్టారెంట్ ఏనా సార్ సార్ నేను జొమాటోలో మీ ఆర్డర్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అయితే మీ మీ రెస్టారెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని చూసి నేను మీ రెస్టారెంట్లో నేను చికెన్ ధమ్ బిర్యానీ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ సూప్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అయితే నాకు డెలివరీ తీసుకున్నట్టు వచ్చింది యాప్లో చూస్తే డెలివరీ తీసుకున్నట్టు వచ్చింది కానీ మా ఇంటికి రావడానికి కొంచెం దారి తెలియట్లేదని చెప్పేసి రెస్టారెంట్ డెలివరీ బాయ్ చెప్పాడు సో నేను మీకు ప్రస్తుతం నేను డెలివరీ బాయ్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు సో మీరే వాళ్లకి ఫోన్ చేసి నేను మా అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్ కి తను పంప నా డెలివరీ పంపడానికి చూడండి అయితే మా అడ్రస్ కచ్చేరి పేట ఓల్డ్ బస్ స్టాండ్ కాకినాడ ట్వంటీ ఫోర్ డాష్ ఎయిట్ డాష్ వన్ ట్వంటీ బై వన్ ఇప్పుడు ఎలా రావాలంటే మీరు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అక్కడ నూకాలమ్మ గుడి ఉంటుంది ఆ నూకాలమ్మ గుడి తిన్నగా వచ్చేస్తే మనకి అక్కడ యేసు బాబు గారి చర్చి కనపడుతుంది ఆ యేసు బాబు గారి చర్చి రైట్ సైడ్ నుంచి సందు కనపడుతుంది ఆ సందులో నుంచి మనం వెళ్తుండగా అక్కడ ఒక కిరాణా కొట్టు కనపడుతుంది ఆ కిరాణా కొట్టు పక్కనే చిన్న సందు ఉంటుంది ఆ సందు లోపలకు వస్తే హరినా రెస్టారెంట్ అని చెప్పేసి చిన్న బట్టి కొట్టు బట్టీ ఉంటుంది ఆ బట్టీ పక్కనే మా ఇల్లు సార్ మా ఇంట్లో అక్కడికి వచ్చి నా నంబరుకి కాల్ చేయడం కాని లేదా నాకు గూగుల్ మ్యాప్ ద్వారా రెస్టారెంట్లో నాకు డెలివరీ అయ్యిందని నాకు ఏదైనా మెసేజ్ పంపిస్తే నేను అక్కడికి వెళ్లి రేస్ డెలివరీ బాయ్ దగ్గరకు వెళ్లి నేను నా ఆర్డర్ తీసుకుంటాను ఖచ్చితంగా నా అడ్రస్ మీకు అర్ధమవుతుందని అనుకుంటున్నాను అర్ధం కాకపోతే సార్ నా మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగండి నేను నా అడ్రస్ చెప్తాను